శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేకమైన కొన్ని స్థానిక కళారూపాలు నైపుణ్యాలు అనేటటువంటివి ఉన్నాయి అయితే అవి నైపుణ్యాలు తరతరాలుగా అక్కడ ఉండేటటువంటి ఆచారాలా విధంగా ఈ జిల్లా యొక్క సంస్కృతి చరిత్ర అనేది కళారూపాలు సామాజిక ఆచారాలు గుర్తింపు సమూహ బంజారా సూది క్రాఫ్ట్లు మరియు ఖాదీ కలంకారీ ఇలాంటివన్నీ ఆ శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి గొప్ప ప్రతిబింబాలుగా చెప్పుకోవచ్చు అయితే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి ప్రజలు ఎంతో పుణ్యం చేసుకుని ఉండే వారుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి కళారూపాలు అలాంటివి కాబట్టి